నాకు స్పీడ్ రన్నింగ్ రేస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే దాని నుంచి చాలా మనకు తర్వాత కొన్ని ఉద్యోగాలు లభించడం జరుగుతుంది లైక్ పోలీస్ కాని ఆర్మీ కాని నేవీ కాని ఇలాంటి వాటిల్లో పాల్గొనడానికి చాలా అవసరం అవుతుంది నేను నాకు చిన్నప్పుడునించి రన్నింగ్ రేస్ అంటే ఇష్టం ఎందుకంటే నాకు పోలీసనేది నా నా గోల్ ఎప్పడికయినా ఒక ఉన్న పోలీస్ ఉన్నతధికారి ఉన్నతధికారిగా ఎదగాలనేది నా గోల్ అందువల్ల నేను రన్నింగ్ రేస్ని చాలా ఇష్టపడతాను నేను మా దగ్గర ట్యాంక్ ట్యాంక్ బండ్ దగ్గర ఫైవ్కే రన్నింగ్ రేస్ అని ఉంటుంది అక్కడ నేను వీక్లీ వారానికి రెండు సార్లు కాని నెలకు నాలుగు సార్లుచొప్పునలా పెడుతూవుంటారు నేనెక్కడికి పె పెట్టిన ప్రతిసారి వెళ్ళేవాడ్ని వెళ్ళి అక్కడున్న అక్కడ అడ హండ్రడ్ మీటర్స్ ఫోర్ హండ్రడ్ మీటర్స్ ఎయిట్ హండ్రడ్ మీటర్స్ రన్నింగ్ అలా ఉండ ఉండేది అలా నాకు టూ త్రీ టైమ్స్ అలా కప్ కూడా రావడం జరుగుతుంది ఇంకా బహుమతులతో పాటు గెలిచినందుకు డబ్ ప్రైజ్ మనీ కూడా ఇస్తారు ఐదు వేల నుంచి పది వేల మనీ కూడా ఇస్తారు ఇంకా అవి మనకు చాలా అవసరం అవుతుంది ఆ మనీతో మనీ కూడా మనకు చాలా చాలా అవసరం అవుతుంది దేనికైన సరే నాకు రన్నింగ్ రేస్ అనేది ఇలాం ఇలా పోలీస్ అవ్వడానికి ము ముఖ్యంగా ఉండాలిసింది రన్నింగ్ మనకు ఎంత రన్నింగ్ రన్నింగ్ ఫస్ట్ ర రన్నింగ్ చూస్తారు వాళ్ళు రన్నింగ్ తర్వాతనే మిగతా వాటిపైన ప్రోత్సహించడం జరుగుతుంది కావున ఈ రన్నింగ్ రేసనేది చాలా ఉపయోగం మనకు బాడీకి ఒక మంచి ఎక్సర్సైజ్ లాంటిది రన్నింగ్ రేస్ అనేది ఇంకా అవి మనకు రక్త ప్రసరణ కూడా పెం పెంచు పెంచుతుంది అలా రన్నింగ్ రేస్ మనకు బాగా ఉపయోగపడుతుంది నాకు కూడా నా ఫ్యూచర్కి నేను పోలీస్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అందుకని నేను రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసేవాడ్ని ఇది నాకు చాలా ఇష్టం ఇంకోటి ఏంటంటే ఛాలేంజింగ్ గేమ్స్ ఉంటాయి ఇవీ వీడియో గేమ్స్ లైకు పబ్జి కాని ఫ్రీ ఫయిర్ పబ్జిలో అయితే దీంట్లో నేను నా స్నేహితులతో కలిసి ఇంటిదగ్గర కా ముగ్గు ముగ్గురం నలుగురం కూర్చొని ఒక టీమ్ మెంబెర్ టీమ్లా ఆడేవాళ్ళం అంటే మన టీమ్ మిగతా టీమ్ని ఎండ్ చేయాలి కిల్ చేయాలి అలా మొత్తం హండ్రడ్ మెంబెర్స్ ఉంటారు ఒక గేమ్ ఒక మ్యాచ్లో హండ్రడ్ మెంబర్స్ని మా టీమ్ వాళ్ళు అంతమందిని ఓడిస్తే మే మేము విన్ను అలా బెట్టింగ్స్ వేసుకొనేవాళ్ళం ఇంకా టీ టీం అని ఉండేవి రూం మ్యాచ్ న అయితే రూం మ్యాచ్ అయితే ఇంకా మేము మా టీం ఇంకా మా అదర్ టీం ఇద్దరం మేము కలిసి ఆడేవాళ్ళం అది మా చాలా ఛాలెంజింగ్గా ఉండేది బెట్టింగ్ కూడా చాలా ఎక్కువగా పెట్టేవాళ్ళం దానిపైన డబ్బులు చాలా బాగా వచ్చేవి అలాగే టీడీఎమ్స్ లో ఎక్కువ టీడీఎమ్స్ అయితే గేమ్ చా చాలా బాగా ప్రాక్టీస్ అవుతుంది మనకు మ్యాచ్లో హండ్రడ్ మేము హండ్రడ్ మెంబెర్స్ మ్యాచ్ ఆడినప్పుడు అది బాగా ఉపయోగపడతుంది బాగా ఉపయోగపడుతుంది ఇంకా అలా ఆడేటప్పుడు ఎవరయినా ఫోన్ చేస్తే మాకు బాగా చి చిరాకొచ్చేది ఎందుకంటే మళ్ళీ గేమ్ వచ్చేటప్పుడు ఫోన్ ల్యాగ్ అవ్వడం అలా జరుగుతుందని చెప్పి మాకు చిరాకొచ్చేది అందుకనే మేము ఫోన్స్ కూడా సైలెంట్లో పెట్టేవాళ్ళం సైలెంట్లో పెట్టి హా సైలెంట్లో పెట్టి ఇయర్ ఇయర్ ఫోన్స్ పెట్టేవాళ్ళం ఆడేవాళ్ళం నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్ చేసేవాళ్ళం ఏ డిస్టబెన్స్ ఉండొద్దని అలా ఈ ఛాలెంజింగ్ గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇంకోటి ఐపీఎల్ మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన బెట్టింగ్సు చాలా అద్భుతంగా ఘనంగా జరుగుతాయి కొన్ని లక్షల్లో వేలు లక్షలు కోట్లల్లో లాభాలు పొందుతారు అలా ఒక రూంలో అందరం ఒక పది పదిహేను ఇరవై మంది వరకు కూర్చొని ఐపీఎల్ బెట్టింగ్ చేసేవాళ్ళం ఇప్పుడున్న కొన్ కొన్ని సార్లు మ్యాచ్కి పెట్టేవాళ్ళం కొన్ని సార్లు ఓవర్కి కొన్ని సార్లు ఒక కొకు బాల్ కూడా పెట్టేవాళ్ళం అలా ఇప్పుడు ఇప్పుడు ఫోర్ కొడతారంటే ఫో ఇప్పుడు ఫోర్ కొడతారని చెప్పి ఒక ఫైవ్ థౌజెండ్ పెట్టి వాళ్ళు ఫోరు కొట్టేస్తే మనకు ఫైవ్ థౌజెండ్ వచ్చేసినట్టే ఇంకేముందక్కడ ఇంత లాభం పొందుతున్న పొందుతున్నప్పుడు ఛాలెంజింగ్ గేమ్స్తో పాల్గొనడం అందుకే నాకు చాలా ఇష్టం అలాంటి ఛాలెంజింగ్ గేమ్స్లో చాలా మెరుగ్గా పాల్గొనేవాడ్ని ఇంకోటి స్టేడియంలో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో పాటు పాల్గొని అక్కడ బెట్టింగ్స్ వేసేవాళ్ళం అక్కడ ఇంకా చాలా అద్భుతంగా జరుగుతుంది స్టేడియంలో అయితే మనం మన ఇంటి దగ్గర స్నేహితులతో కలిసి చూసేదానికంటే స్టేడియంలో వెళితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అక్కడ చిత్రీకరణ అం అందరిముందర ముందు చూస్తూ అక్కడక్కడే కూర్చొని బెట్టింగ్ వేసుకోవడం జరుగుతుంది ఇలాంటివి పాల్గొనడం అంటే నాకు చాలా బా చాలా ఇష్టం